నేను స్కూల్లో లేదా కాలేజీలో భారతీయ శాస్త్రవేత్తల గురించి తెలుసుకున్నాను నాకు తెలిసిన శాస్త్రవేత్త గణిస గణిత శాస్త్రవేత్త రామాంజనేయులు రామాంజనేయులు ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశాడు అదేవిధంగా ఆర్యభట్ట ఆర్యభట్ట కూడా మనకి సున్నా వ్యాల్యూని కనుక్కోవడం జరిగింది నాకు తెలిసిన శాస్త్రవేత్తలు వీరు